అవును మా స్కూల్లో ఎక్కువగా కాకతీయుల గురించి ఎక్కువగా బోధిస్తూ ఉంటారు మా టీచర్ గారు ఎక్కువగా ఎక్కువగా బోధించేవారు అంటే ఎక్కువ వరంగల్ కాకతీయ రాజులు వారి చేసిన అభివృద్ధి గురించి ఎక్కువగా బోధిస్తూ ఉంటారు వారు ఏ పనులు చేశారు ఎలా పోరాడారు ఇలా ఎలా ఉన్నారు ఇంత మంది శత్రువులను ఎలా తట్టుకొని వాళ్ళ కోటలు ఎలా కట్టారు రాజ్ అప్పుడు రాజ్యంలో రాజులు ప్రజలను ఎలా కాపాడారు అనేది ఎక్కువగా చెప్తూ ఉండేవారు ఎక్కువగా వారు ఎక్కువగా ఈ పాఠాలు ఎక్కువగా మా సోషల్ బుక్లో ఉండేవి సోషల్ సార్ ఎక్కువగా చెప్తూ ఉండే ఉండేవారు మరియు మళ్ళీ ఏందంటే ఎక్కువగా మరలా అంబేద్కర్ గారి గురించి అయితే ఎక్కువ చెప్పే చెప్పడం జరుగుతూ ఉంటుంది వారు ఎలా పోరాడారు అంబేద్కర్ గారు వారు ఎలా ఎంత చెప్పినా వారి గురించి తక్కువనే వారి గురించి తెలుసుకోవాలని ఉంటుంది మాకు ఎక్కువగా మా స్కూల్లో గాని మా ప్రాంతాలలో గానీ ఎక్కువగా ఆయన గురించి మేము ఎక్కువ తెలుసుకోవడం గానీ లేక స్పీచ్లు ఇవ్వడం గానీ ఇతర వాళ్ళకు చెప్పడం చెప్పడం కూడా గానీ ఎక్కువ ఇది ఒకటే చేయడం జరుగుతూ ఉంటుంది ఎక్కువైన సందర్భాలు జెండాలు ఎగరేయడం కాదు జనంలో ఉన్న జనంలా ఉండి జనం కోసం కష్టపడాలి అని ఒక నినాదం అనేది ఉండేది దాని గురించి మా టీచర్ ఎప్పటికీ చెప్తూ ఉండేవారు సమాజానికి ఉపయోగపడే అంబేద్కర్ కావాలి అని ఎక్కువగా చెప్తూ ఉండేవారు మాకు వారి కోసమైనా మేము ఒక ఏదైనా ఒక చిన్న పని ఏదైనా ఉంటే చేయాలని మేము అనుకునే వాళ్ళం అంబేద్కర్ వారి చిన్నతనంలో ఎక్కువగా ఎన్నో కష్టాలు అనుభవించినారూ ఒంటరితనాన్ని ఎక్కువ చూసినారు వారు అందుకోసమే వారు ఎక్కువ కష్టపడి ఈ అంటరానితనాన్ని అనేది పోగొట్టడానికి వారెంతో కష్టపడ్డారు ఎంతో కృషి చేశారు వారి అనుభవాల మేరకు వాళ్ళకొద్దిగా రాజ్యాంగం రాసి మనకు ఇచ్చారు ఆ రాజ్యాంగాన్ని మనము ఇప్పుడు రాజ్యాంగం ఆధారంగానే మనం నడుస్తున్నాం బ్రతుకుతున్నాము రాజ్యాంగంలోనే ఎక్కువగా ఉన్నాం కాబట్టి మనం రాజ్యాంగబద్ధంగానే నడుస్తూ ఉంటాం కాబట్టి అందుకే నడుపుతాను